వ్యాపార ప్రారంభం మరియు నడపడం సులభం చేయడం సాంకేతికత చిన్న వ్యాపారాలకు తక్కువ సంబంధాలతో మరియు తక్కువ ఖర్చుతో ప్రారంభించడానికి మరియు నడపడానికి అనుమతిస్తుంది ఉదాహరణకు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు మరియు కమ్యూనికేషన్ సాధనాలు చిన్న వ్యాపారులకు వారి ఉత్పత్తులు మరియు సేవలను ప్రపంచవ్యాప్తంగా విక్రహించడానికి మరియు కస్టమర్లతో సంబంధాలు నిర్మించడానికి ఎన్నో ఉన్నాయి ఎ ఉత్పాదిక మరియు సమర్ధతను మెరుగుపరచడం సాంకేతిక చిన్న వ్యాపారులకు వారి ఉత్పత్తి మరియు సేవక్రియలను సమర్ధవంతంగా మరియు సమర్థవంతంగా చేయడంలో సహాయపడుతుంది దీనికి ఉదాహరణలు ఉన్నాయి ఈ అటోమేషన్ సాధనాలు చిన్న వ్యాపారాలకు డౌన్ డ్రాప్ చేయడం ఆర్డర్లను నిర్వహించడం మరి ఖర్చులను నిర్వహించడం వంటి పనులు ఆటోమేటింగ్ చేయడంలో సహాయపడతాయి కస్టమర్ సంబంధాలను మెరుగుపరచడం సాంకేతిక చిన్న వ్యాపారాలు తమ కష్టాలతో మరింత అనుబంధించుకోవడానికి మరియు సంబంధాలను నిర్మించడానికి అనుమతిస్తుంది ఉదాహరణకు సోషల్ మీడియా మరమ్మే ఈమెయిల్ మార్కెట్స్ సాధనాలు చిన్న వ్యాపారులకు తమ కస్టమర్లతో సంబంధించడానికి మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి అనుమతిస్తాయి నాకు ఏదైనా వ్యాపారం ఉంటే సాంకేతికత ఖచ్చితంగా దాన్ని ప్రభావితం చేస్తుంది నేను ఆన్లైన్ ద్వారా నా ఉత్పత్తులు లేదా సేవలను విక్రహించడానికి మరియు కస్టమర్లతో సంబంధాలను నిర్మించడానికి సాంకేతికతను ఉపయోగిస్తాను నేను నా ఉత్పత్తి మరియు సేవాక్రియలను సమర్థవంతంగా మరియు అర్థవంతంగా చేయడానికి సాంకేతికతను కూడా ఉపయోగిస్తాను చిన్న వ్యాపారులకు అనేది సాంకేతికత ఒక శక్తివంతమైన సాధన దాని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా చిన్న వ్యాపారులు వారి అవకాశాలను విస్తరించవచ్చు మరియు వారి వ్యాపారాలను విజయవంతంగా వాళ్ళు చేసుకోవచ్చు